నమస్తే సార్ మాకు ఫ్లవర్స్ కావాలండీ అంటే పైడితల్లి అమ్మవారి జాతర ఉందండి నేను గుడి మేనేజర్ గారు మాట్లాడుతున్నా టెంపుల్ మేనేజర్ అంటే మీ దగ్గిర ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి అంటే మాకు డెకరేషన్ కూడా కావాలండి అదే అండి

ఒకే సార్ మాకూ బంతి పూలు కట్టేసి ఇస్తారా అండి ఇప్పుడు కట్టేసి అమ్ముతున్నారు కదా అలా కావాలండి ఒకే సార్ అంటే మాకు ఎల్లో ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తన్నాయ్ కదండీ బంతి పూలు అలా మాల కట్టేసి పంపిచ్చండి అవునండి అవి మూడు బుట్టలు కావాలండి అలాగే అలాగే కనకాంబరాలు మాల కట్టేసి కావాలండి ఇరవై మూరలు కా మల్లెపూలు ఇరవై మూరలు కావాలండి అలాగే ఎర్రజాజులు ఇరవై మూరలు కావాలండి మొగ్గల్లో కావాలండి అలానండి అమ్మవారికి మాల వేస్తారు కదా బంతి పూలు గులాబీ పూలు అదే లిల్లీ పూలు కట్టీ అలాంటి ఒక మాల కావాలండి

ఓకే అండి మరి అమ్మవారికి కదా కొంచం చూడండి కాస్టు అయితే ఎప్పటిలోపు మాకు అందించగలరు మీరు సాయంత్రం కల్లా అందించేస్తారు కదా సరే అండి ఆటో పంపిస్తాను ఆటోకి వేసేయండి సరే అండి ఉంటానండి